హలో చెప్పండి అవునండి స్పెషల్గా బొర్రా కేవ్స్ అండ్ అరకులోయ అయితే నే నేచర్కి అట్రాక్టివ్ ఉంటాయి కాబట్టి అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ మళ్లీ వైజాగ్ బీచ్ ఇవేమో ఎంజాయ్ చేయటానికి మళ్లీ మీకు డివోషనల్గా కావాలంటే తిరుపతి తిరుమల దేవస్థానం అండ్ శ్రీశైలం టెంపుల్ అ కన్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అవునండి మినిమమ్ ఒక త్రీ డేస్ అట్లా పడతదండి ఆల్ ఆహా అయిపోవండి మాకు ఇక్కడ లోకల్ లోకల్లో అయినా మళ్లీ విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా డిస్టెన్స్ బాగా టైం పడతది మినిమమ్ ఫైవ్ టూ సిక్స్ అవర్స్ పడతది అవునండి తొందరనే అవుతదండి ఇప్పుడు ఎక్కువ రద్దీగానే ఉంటుంది అవునండి కానీ వైజాగ్ వస్తే మాత్రం అరకు బొర్ర కేవ్స్ వైజాగ్ బీచ్ ఇవన్నీ వన్ డేలో ఫినిష్ చేసుకోవచ్చు వెళ్ళొచ్చు ఎందుకంటే అవన్నీ వైజాగ్లోనే ఉన్నాయి కాబట్టి అవునండి ఒక వాల్ ఒన్ వీక్ అట్లా చేసుకోండి మళ్లీ పర్సనల్ వెహికల్లో వస్తే తొందరగా వెళ్లొచ్చు ఓకే అండి ఓకే థ్యాంక్యూ